కిరణ్ బాగున్నావా కిరణ్ బాగున్నాను కిరణ్ అన్నీ బాగున్నాయి కిరణ్ నువ్వు స్టడీస్ అంతా సెట్టిల్డ్ జాబ్ ఎలా ఉంది ఎప్పుడు వస్తారు ఊరికి మేము చిత్తూరు మీరు

రాజధానిల గురించి అవును అవును విన్నాను ఏమో మూడు రాజధానీలు ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్ అయ్యాక మూడు రాజధానీలు అంటున్నారు కర్నూల్లో ఒకటి నెల్లూర్లో ఒకటి నెక్స్ట్ అమరావతిలో ఒకటి అని ఏం అవుతుందో తెలియదు అంతా దాన్ని ఇప్పుడు కట్టి ఉన్నది కూడా సచ్చివాలయం కట్టారు కదా అంతా పెద్దదిగా కట్టారు షార్ట్ అండ్ స్వీట్ బాగా డెవలప్ చేసారు విజయవాడ లే లేదు వెళ్ళలేదు విన్నాను చూశాను అది న్యూస్ అంతా బాగుంది విజయవాడ విజయవాడ అక్కడంత బాగుంది అవును అవును

అవును అవును మా అభిప్రాయాలంటే ఇంకా కొంచెం డెవలప్ చె అదే అభివృద్ధి పరిస్తే బాగుంటుంది రాజధాని కాబట్టి ఒక స్టేట్ రాజధాని అంటే అల్మోస్ట్ అన్నీ స్టేట్స్ జిల్ వాళ్ళు చూస్తారు కదా తెలుస్తుంది దాన్నింకా కొంచెం డెవ అభివృద్ది పరిస్తే బాగుంటుంది నా అభిప్రాయం

మన మన ముఖ్యమంత్రిగారూ మంత్రులు అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు

ఫండ్స్ కూడా ఇస్తారు అవును అవును విమానాశ్రయాలు బాగా అభివృద్ది చెందుతున్నాయి అవును అవును నిజమే నీ ముఖ్యంగా ముఖ్యంగా అన్నీ బాగున్నాయి ఇంకా కొంచెం డెవలప్ అభివృద్ది పరిస్తే అ ఆ ఆడపిల్లలకి కొంచెం సేఫ్టీగా ఉంటే కూడా బాగుంటుంది

సరే సరే అలాగే